నేను ఫొటోస్ తీయడానికి కెనాను టూ హండ్రెడ్ డీ అనే కెమెరాని వాడుతాను ఎందుకు అంటే అది ఆ కెమెరా నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఆ కెమెరాల్లో ఫీచర్స్ అనేటివి కూడా చాలా బాగా ఉన్నాయి కెమెరా వైఫై బ్లూటూత్ టు బ్లూటూత్ కూడా కనెక్ట్ చేయబడి ఉంటుంది కెమెరాలో ఫొటోస్ తీయడం వల్ల చాలా నీట్గా క్లియర్గా నేచర్ ఎలా ఉందో అలాగనే రావడం జరుగుతుంది సో నాకు అందుకనే ఆ కెమెరాతోనే ఫొటోస్ తీయడం అనేది ఇంట్రెస్ట్ అండ్ ఇష్టం కూడా అందుకనే నేను ఆ కెమెరాని ఎక్కువగా వాడుతును అది ఒక్క కెమెరానే అంటేనే నాకు చాలా ఇష్టం అందులో వీడియోస్ అయినా వీడియోస్ తీయడానికి అయిన ఫీచర్స్ అనేటివి ఉన్నాయి కెమెరా లెన్స్ కానీ ఆ కెమెరా సెట్టింగ్స్ కానీ నాకు చాలా బాగా క్లియర్గా అర్థమవుతాయి కాబట్టి నేను ఆ కెమెరా తోటి మాత్రమే ఫొటోస్ తీయాలి అని అనుకుంటాను ఎడిటింగ్ కూడా చాలా బాగా చేసుకోగలుగుతాను ఆ ఫొటోస్ ఆ ఫొటోస్ ఆ కెమెరాతో తీయడం వల్ల ప్రజలు చాలా బాగా ఇంట్రెస్ట్కి గురి అయ్యి నన్ను మళ్ళీ అది ఫొటోస్ తీయమని కోరడం వల్ల నేను అది బాగా నచ్చింది నాకు సో నేను అందుకనే కెనాన్ టూ హండ్రెండ్ డి మాత్రం కెమెరానే వాడుతాను అంద్లో ఫీచర్స్ కెమెరా క్వాలిటీ అన్ని బాగుంటాయి కాబట్టి